పిల్లలు తమ ఖాళీ సమయంలో వినోదం కోసం స్నేహితులతో ఆడుకోవడము లేదా తమ తమ్ముడు కానీ అన్నతో కానీ సమయం గడపడము ఈ కాలంలో టెలివిజన్లకు ఎక్కువ అలవాటు పడటం జరిగింది చకబాని ఇంకా టెలివిజన్ ఇలాంటి దానికి ఎక్కువ సమయాన్ని గడపడం జరుగుతుంది ఒకప్పుటి కాలంలో గోలీలాట చారుపత్తల ఆట టైర్లాట ఇలాంటివి ఆడేటోళ్ళము అయితే అవన్నీ ఇప్పుడు మర్చిపోవడం జరిగింది ఇప్పుడైతే ఈ ఒక్క సాంకేతికతను ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంది పిల్లలు కూడా దానికి చాలా బాగా ఉపయోగం చేయడం జరుగుతుంది